స్కూల్లో పెయింటింగ్ నేర్చుకోవడం నా కోసం ఒక వినూత్న అనుభవం రంగుల అనుసంధానం బ్రష్ టెక్నిక్లు చిత్రాలను వివిధ కోణాల్లో రూపకల్పన చెయ్యడం వంటి విషయాలు నేర్చుకున్నాను ఇది నా సృజనాత్మకతను పెంచడంలో చాలా ఉపయోగపడింది మరియు నేను పెయింటింగ్ మొదలు పెట్టింది స్కూల్లోని ఒక కాంపిటీషన్లో